సెలవులకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకుని వెళ్తాను పుస్తకాలు చదవడం అనేది ఒక అలవాటు మాత్రమే కాకుండా ఒక రకం మానసిక ఆనందాన్ని అవగాహనను అభివృద్ధిని కలిగించే గొప్ప ప్రక్రియ సెలవులకు వెళ్ళినప్పుడు చాలామంది పుస్తకాలను వెంట తీసుకెళ్ళడం చూస్తుంటాము దీని వెనక వివిధ కారణాలు ఉంటాయి సెలవులు అనగానే మనసుకు ప్రశాంతత ఆనందం కావాలి ఒక మంచి పుస్తకం మనసును శాంతిగా ఉంచడంలో సహాయపడుతుంది ప్రయాణాలల్లో పుస్తకాలు చదివితే విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ట్రైను బస్సు ఫ్లయిటు ప్రయాణాల్లో చాలా సమయం ఖాళీగా ఉంటుంది ఈ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల ప్రయాణం ఆసక్తికరంగా మారుతుంది సమయాన్ని నష్టపోకుండా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అదేవిధంగా పుస్తకాలను కూడా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది సెలవుల్లో కొత్త కొత్త విషయాలను చదవడం ద్వారా అవగాహన పెరుగుతుంది బయటి ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకోవడానికి పుస్తకాలు ఎంతో సహాయపడతాయి సెలవుల్లో పుస్తకాలు తీసుకెళ్ళడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు క్రియేటివిటీ పెరుగుతుంది కొత్త ఆలోచనలు ఊహా శక్తి పెరుగుతుంది తానంతట తానుగా అభివృద్ధి చెందే అవకాశం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి మంచి పుస్తకం మనసుకు ప్రశాంతత ఇస్తుంది